రాజకీయ ఉద్ ఉద్రిక్తతలను సృష్టించడానికి మరియు మతాన్ని వ్యాపారంగా మార్చడానికి కొందరు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఇది ప్రజల మధ్య విభజనను సృష్టించడానికి మరియు రాజకీయ నాయకుల యొక్క సొంత ప్రయోజనాలకోసం వాళ్ళు ఉపయోగించే ఒక ప్రమాదకరమైన సాధనం మతం అనేది ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైనది ప్రజలకు మార్గ నిర్దేశం సహాయం అలాగే సమాజాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు మతాన్ని ప్రజలను ప్రజలను వేరుపరచడానికి అలాగే వర్గాలుగా విడగొట్టడానికి రాజకీయ నాయకులు వాడే ఒక అస్త్రంగా మతం అనేది మారిపోయింది అయితే మతాన్ని ఉపయోగించడం అనేది ఒక ప్రమాదకరమైన పద్ధతి ఇది ప్రజల మధ్య విభజనను సృష్టించి హింసకు దారి తీస్తుంది మనం చూస్తే గతంలో జరిగిన బాబ్రీ మసీదు గొడవలలో చాలా మంది హిందువులు అలాగే ముస్లింల మధ్య గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసి చాలా మంది ప్రాణాల ప్రాణాలను బలిగొనింది ఇటువంటి మతపరమైన గొడవల వల్ల రాజకీయ నాయకులు లబ్ది పొందుతున్నారు ప్రజలు నష్టపోతున్నారు